మీడియా లో తెలుగు భాషకు తగ్గిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మీడియా లో చాలా ఛానల్స్ తెలుగుని సపోర్ట్ చేస్తాయి స్టూడెంట్స్కి తెలుగులో చాలా అంటే చాలా బాగా చెప్పే వాళ్లు కూడా ఉన్నారు టెన్త్ అయిపోయిన తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలా అని చెప్పి తెలుగులో మీడియా లో మాస్టర్ ని తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విదేశాలకు వెళ్లి ఎలా చదువుకోవాలో ఏం చెయ్యాలో ఎలా చదువుకుంటే మనకి స్కాలర్షిప్స్ వస్తాయో రావో అని కూడా మీడియా లో తెలపడం జరుగుతుంది అందువల్ల మీడియాలో తెలుగు ప్రాధాన్యత చాలా అంటే చాలా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా రాయాలి సమ్స్ ఎలా చెయ్యాలి అని కూడా చెప్తారు ఇప్పుడైతే మ్యాథ్స్ కానీ అర్థం కాలేని సమ్స్ కాని ప్రతిదీ మీడియాలో చెప్పడం జరుగుతుంది చాలా మారుమూల గ్రామంలో కూడా టీవీ ఛానెల్స్ లో మీడియాస్ అనేవి చూస్తారు దానివల్ల మీడియా వాళ్ళు చదువుని చాలా బాగా తెలుగులో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కాని ఎక్కడైనా కానీ తెలుగులో ప్రాధాన్యత చాలా ఉంటే చాలా బాగా ఉన్నది కాబట్టి మీడియా వాళ్లు ప్రతిదీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది